హలో నమస్తే అండి చెప్పండి అవును అండి పూజ మొబైల్సే చెప్పండి వన్ ప్లస్ మొబైల్ అవునండీ ఇప్పుడు చెప్తాను ఒక నిమిషము వన్ ప్లస్ మొబైల్ శాంసంగ్ మొబైల్ నోకియా మొబైల్స్ అన్ని క్రొత్తగా వచ్చి ఉన్నాయి అండి దానిపైన ఆఫర్స్ ఉన్నాయి అది చెబుదామని వస్తున్నాను మీకు వన్ ప్లస్ క్రొత్త మోడల్ కావాలా

క్రొత్త మోడల్ లాస్ట్ మంత్ రిలీజ్ చేసారు అండి కెమెరా క్వాలిటీ నుంచి మెమరీ ఎక్స్టెన్షన్ నుంచి మొత్తం బాగుంది డిస్ప్లే కూడా చాలా క్లారిటీగా ఉంది ప్రైస్ వచ్చేసి ముప్పై రెండు వేలు అండి

ర్యాం వచ్చేసి ఫోర్ జీబీ ర్యాం అండి ఇంటర్నల్ మెమరీ వచ్చేసి వన్ ట్వంటీ జీబీ దాకా ఉంది అండి

ర్యాం దింట్లోనే మోడల్ ఉంది అండి హై ర్యాంలో ఉంది కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది థర్టీ సిక్స్ థౌసండ్ దాకా అవుతుంది ర్యాం వచ్చేసి ఎయిట్ జీబీ ర్యాం దాకా వస్తుంది కెమెరా వచ్చేసి థర్టీ టూ మెగాపిక్సెల్ క్యామ్ అండి ఫ్రంట్దే వచ్చేసి బ్యాక్ది ఇంకా ఎక్కువ వన్ ట్వంటీ మెగాపిక్సెల్ దాకా వస్తుంది క్రొత్తగా నిన్నే రిలీజ్ చేసారు అది మోడల్ వచ్చేసి చెప్పండి మేడం ఏ కలర్ కావాలి మీకు దీంట్లో వచ్చేసి సిల్వరు వైట్ ఉంది బ్లాక్ ఉంది ఓకే మీరు సిల్వర్ తీసుకుంటారా ఓకే అండి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు దసరా వస్తుంది కాబట్టి ఆఫర్స్ ఉన్నవి డిస్కౌంట్స్ ఉన్నాయి డిస్కౌంట్స్ ఉన్నాయి మేడం అబ్బో థర్టీ థౌసండ్ పైన మొబైల్ తీసినోళ్ళకి అంటా ట్వంటీ పెర్సెంట్ దాకా డిస్కౌంట్ ఉంది తరువాత వచ్చి ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నో కాస్ట్ ఈఎంఐ

మీ ఆధార్ కార్డ్ డీటైల్స్ ఉంటే చాలు అండి

ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ ఇచ్చేసి మీ అడ్రస్సు అవి ఇస్తే చాలు ప్రస్తుతానికి అది ఒకటే చాలు తరువాత వచ్చేసి నో కాస్ట్ ఈఎంఐ నెల నెల వచ్చేసి మీరు మీ తీసుకున్న డ్యూరేషన్ బట్టి ఇప్పుడు మూడు నెలలు అయితే ఆ మూడు నెలలకు తీసుకున్నారు అంటే నెల నెల ట్వెల్వ్ థౌసండ్ అట్లా పడుతుంది సిక్స్ మంత్స్కి తీసున్నారు అంటే సెవెన్ థౌసండ్ అలా పడుతుంది అలాగ అన్నమాట మీ డ్యూరేషన్ బట్టి పెరుగుతుంది కాకపోతే ఇంట్రెస్ట్ లేదు ప్రతినెలా ఇంట్రెస్ట్ లేదు నో కాస్ట్ ఈఎంఐ లోన్ పేమెంట్ ఫైవ్ థౌసండ్ కడితే చాలు మేడం అవును మేడం రేపు షోరూం తెరిచే ఉంది కుదిరితే ఈవినింగ్ కూడా వస్తే నేను మీకు చుసి మోడల్ చూపిస్తాను మీరు ఒకసారి దాన్ని యూజ్ చేసుకొని మీకు ఓకే అంటేనే తీసుకోండి మేడం ఓకే మేడం వచ్చి కాల్ చేసే రాకముందు కాల్ చేయండి నేను బయటే ఉంటాను నా పేరు ప్రియ అండి నేను లేకపోయినా నా పేరు చెప్పి అడగండి నేను వస్తాను బయట ఎక్కడైనా వర్క్గా వెళ్ళి ఉంటే కూడా వచ్చేస్తాను ఓకే మేడం థ్యాంక్ యూ మేడం